విశాఖపట్నంలోని చూడదగిన ప్రదేశాలు పర్యాటక స్థలాలు అందులో విశాఖపట్నంలోని రామకృష్ణా బీచ్ భీమిలీ బీచ్ రిషికొండ బీచ్ చాలా బాగుంటాయి రామకృష్ణ బీచ్లో అయితే విశాఖపట్నంలోనే చాలా దగ్గరగా ఉంటుంది చాలా అందమైన ప్రదేశం అది అక్కడ పర్యాటకులు చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుందని అందరు ఆసక్తికరంగా చూస్తూ చూడ్డానికి వెళ్తుంటారు ఇంకా విశాఖపట్నంలోని చూడదగిన ప్రదేశాలలో బర్ బొర్రా కేవ్స్లు అరకులోయ అందాలు ఇంకా కైలాస గిరి పార్క్ ఇంకా మెరీనాసబ్ మెరీనా మ్యూజియం జువాలాజికల్ పార్కు ఇంకా చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి అక్కడ ముఖ్యంగా బొర్రా వ్యాలీ కేవ్స్ అరకు అందాలు అయితే చాలా బాగుంటాయి సాపరాయి అయితే ఇంకా అందంగా ఉంటుంది ఇంకా విశాఖపట్నంలో అయితే చూడావలసిన ప్రదేశాలు కానీ చాలా ఉన్నాయి ఇంకా చాలా అందమైన ప్రదేశము వైజాగ్ బీచ్ చాలా బాగుంటుంది ఇంకా డార్సీనోస్ లొకేషన్ అయితే ఇంకా బాగుంటుంది అక్కడ దేవస్థానాలు కూడా చాలా బాగున్నాయి అన్నవరము కైలాసగిరి పార్కులోని శివ పార్వతులుగా విగ్రహాలు చాలా అందంగా కనిపిస్తాయి అలాగే ఇంకా చారిత్రకమైన ప్రదేశాలు ఇంకా ఆకర్షణీయమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి